తెలుగు బోడో బెంగాలీ భాషల మధ్య సంబంధం ఎలా ఉంది అంటే తెలుగు బోడో బెంగాలీ భాషలకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి తెలుగు భాషను గురించి చెప్పుకోవాలంటే తెలుగు భాష ద్రావిడ భాష కుటుంబానికి చెందినది ఇది ప్రధానంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మాట్లాడబడుతుంది తెలుగు భాషకు చాలా గొప్ప చరిత్ర ఉంది ఇక రెండవది బోడో భాష బోడో భాష సినో టిబటన్ భాషా కుటుంబానికి చెందినది ఇది ప్రధానంగా భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో మాట్లాడబడుతుంది బోడో భాష తూర్పు భారతదేశంలో మాట్లాడబడే భాష ఇక మూడవది బెంగాలీ భాష బెంగాలీ భాషా ఇండో ఆర్యాన్ భాషా కుటుంబానికి చెందినది ఇది ప్రధానంగా భారత్దేశంలోని పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో మాట్లాడబడుతుంది బెంగాలీ భాష తూర్పు భారతదేశంలో మరియు బంగ్లాదేశ్లో మాట్లాడబడే భాష ఇక సంబంధాల గురించి చెప్పుకోవాలి అంటే భాషా కుటుంబాలు సాంస్కృతిక ప్రభావం భౌగోళిక సామీప్యత అనేవి ఉన్నాయి భాషా కుటుంబాల గురించి చెప్పుకోవాలంటే తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది అయితే బోడో సినో టిబేటన్ భాషా కుటుంబానికి బెంగాలీ ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినవి కాబట్టి ఈ మూడు భాషలు వేరు వేరు భాషా కుటుంబాలకు చెందినవి ఈ భాషలు మాట్లాడే ప్రాంతాలు వేరు వేరుగా ఉన్నాయి సాంస్కృతిక ప్రభావం చారిత్రకంగా భారతదేశంలో వివిధ భాషల మధ్య సాంస్కృతిక ప్రభావాలు ఉన్నాయి అయితే తెలుగు బోడో బెంగాలీ భాషల మధ్య ప్రత్యక్ష భాష సంబంధాలు చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని ప్రాంతీయ పదాలు ఒక భాష నుండి మరొక భాషలోకి చేరే అవకాశం ఉంది ఇక భౌగోళిక సామీప్యత గురించి చెప్పుకోవాలంటే భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో వివిధ భాషలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి దీనివల్ల కొన్ని పదాలు భావనలు ఒక భాష నుండి మరొక భాషలోకి చేరే అవకాశం ఉంది తెలుగు బోడో బెంగాలీ భాషలు వేరు వేరు భాషా కుటుంబాలకు చెందినవి కాబట్టి వాటి మధ్య ప్రత్యక్ష భాషా సంబంధాలు చాలా తక్కువగా ఉన్నాయి అయితే భారతదేశంలో భాషల మధ్య సాంస్కృతిక ప్రభావాలు ఉండవచ్చు